నేను ఇంతవరకు ఎటువంటి నృత్యం పోటీలలో పాల్గొనలేదు కానీ మా కాలేజీలో ప్రతి ఫంక్షన్లో అదే పోటీలు జరిగేవి కానీ నేను వాటిని ఎంతో ఆసక్తిగా నేను అందులో పాల్గొనలేకపోయాను ఎందుకంటే నాకు నృత్యం రాదు కాబట్టి నేను మిగిలినవాటిల్లో ఎస్సే రైటింగ్ స్పీచెస్ అటువంటి వాటిల్లో ఎక్కువగా పాల్గొన్నాను ఎందుకంటే అవి చాలా ఆసక్తి కలిగి ఉంటాను ఎందుకంటే అవి నేను ఓన్గా నా సొంత బుద్ధితో నేను వాటిని రాయగలను చెప్పగలరు నన్ను నేను ఎక్స్ప్లెయిన్ చేయగలను అంతేకాని అందరికీ వివరిస్తూ చెప్పడాని నేను ఆనందంగా భావిస్తాను కాని నృత్యం నాకు రాని వాటి వైపు నేను ఎం ఎప్పుడు వెళ్ళను కాబట్టి నేను ఎప్పుడు ఏ పోటీలు పెట్టిన ఎస్సే స్పీచెస్ వంటి పోటీస్కి నేను వెళ్ళే దాన్ని